ఒక ఉపరితలంపై చిత్రాలను గీయటం ఆ చిత్రాలకి వివిధ రంగు రకాలైన రంగుల అద్దడమే చిత్రలేఖనంలేదా పెయింటింగ్ అని చెప్పుకుంటాము దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలంపై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ భావాలను ఆలోచనలు వ్యక్తపరచడమే చిత్రలేఖనం కుంచెలను ఉపయోగించి చిత్ చిత్రలేఖానికి ప్రత్యేకంగా రూపొందించిన స్పాంజి రంగును వెదజల్లు ఎయిర్ బ్రష్లను కూడా వాడుతారు అలానే చిత్ర పెయింటింగ్లో తగు ప్రామానికత ఉన్నది చిత్రపటాన్ని గీయటం కూర్పులే కాకుండా సంజ్ఞ కథనం మరియు నైపుర్యాం చిత్రలేఖనంలో కీలక పాత్రలు పోషిస్తాయి సహజత్వం ప్రాతినిధ్యం ఛాయాచిత్రం నైరూప్యం కథనం భావోద్వికం లేదా రాజకీయం చిత్రలేఖనం ఊహానికి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం ఈ కళకు పరిమితులు లేవు చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి సహజత్వాన్ని ప్రతబింబించే చిత్రలేఖనం లేదా పెయింటింగ్ ఒకవైవు అయితే కల్పిత లోకానికి విహరించేది మరోవైపు భావ వ్యక్తీకరణ మానవ చరిత్ర సంప్రదాయలను మనకి చెప్పేదే ఈ చిత్రలేఖనం నేను నాకు కష్టంగా భావించే కొన్ని విషయాలు ఏమీ అన్నట్లయితే నాకు ఏ చిత్రపటం యొక్క మనుషులను గీసినట్లయితే దానిలో కళ్ళను గీయాల అంటే నాకు చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను దాన్ని ఒకసారి నేను చూస్తున్నట్లయితే ఆ తప్పును సహజంగా సరిదిద్దుకుంటాను అలానే చిత్ పెయింటింగ్ అనేది దృశ్యకాళయొక్క ముఖ్యమైన రూపం డ్రాయింగ్ కూర్పు సంజ్ఞ కథనం అనేది చాలా ముక్ ముఖ్యం అలానే పెయింటింగ్ అనే పదం చర్య మరియు చర్య యొక్క ఫలితం రెండిటినీ వివరిస్తుంది పెయింటింగులకు మద్దతుగా గోడలు కాగితం క్యాన్వాస్ కలప గాజు లక్క కుండలు ఆకు రాగి మరియు కాంక్రీటు వంటి ఉపరితలాలు ఉంటాయి మరియు పెయింటింగ్లో ఇసుక మట్టి కాగితం ప్లాస్టర్ కోలీఫ్ వంటి అనేక పదార్థాలు ఉంటాయి మొత్తం వస్తువులు కూడా పెయింటింగ్ అనేది ముఖ్యమైన రూపం అలాగే తూర్పు మరియు పాశ్చాత కళల్లో పెయింటింగ్ చరిత్రలో కొంత భాగం మతపరమైన కళతో ఆధిపత్యం చెలాయిస్తుంది అలాగే నేను మనుషులలో కళ్ళను వేయాలంటే చాలా కష్టపడుతాను కానీ దాన్ని సరిదిద్దుకొని మరి ఎలా వేయాలి అనేసి నేను వేసి దాన్ని విజయం సాధిస్తాను